నేను మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలని తరచుగా సందర్శిస్తూ ఉంటాను ఎందుకంటే అక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన అనేకమైన విషయాలని తెలుసుకోవడానికి కానీ అక్కడ మా చుట్టాలు ఉంటారు అన్ని తెలుసుకోవడానికి నేను ఖచ్చితంగా దర్శిస్తాను అలాగే కొన్ని కొన్ని సార్లు పనులు మీద ఉద్యోగ విషయాల మీద నేను గ్రామాలకి పట్టణాలకి తిరుగుతూ ఉంటాను అక్కడ నాకు పని ఉన్నంత వరకు నేను అక్కడ నివసిస్తాను పని అయిపోయిన తరవాత మళ్ళీ నా స్వగ్రాహానికి వచ్చేస్తాను అక్కడ గ్రామాలను గ్రామాలు ఇప్పుడు చాలా ఎంతగానో అభివృద్ధి చెందాయి ఎంతగానో మార్పు సంతరించుకున్నాయి పట్టణాలకు తీసిపోని విధంగా గ్రామాలు ఉన్నాయి అన్ని సదుపాయాలను కలిగి ఉన్నాయి అలాగే నేను ఉద్యోగం విషయమై అనేక గ్రామాలు పట్టణాలు సందర్శిస్తూ ఉంటాను ఆ సందర్శనలో నాకు ఎంతో ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి ఏంటంటే అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న విశేషాలు అలాగే మ్యూజియమ్సు అవన్నీ తిరిగి చూస్తాను అలాగే గ్రామాలైతే గుళ్ళు వెళ్ళి సందర్శిస్తాను అలాగే గుళ్ళు గోపురాలు అన్నిటిని దర్శించి అనేక రకాలు గా నేనూ గ్రామాల్లో పట్టణాల్లో సందర్శించడానికి చూస్తాను ఎందుకంటే అనేకమైన పనుల కోసం తిరుగుతూ ఉంటాను నేను జాబ్ పర్పస్ మీద అటు ఇటు తిరగాల్సి వస్తుంది అందువల్ల నేనూ పట్టణాలను సందర్శించడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి క్లైంట్స్ని కలవడానికి కాని దేనికో దానికి నేను ఎక్కువగా పట్టణాలను గ్రామాలను దర్శిస్తాను